విజయనగరం జిల్లాకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే పురాతనంలో విజయనగరాన్ని విజయనగరం రాజులు పాలించే వారు అప్పట్లో మనకి కీర్తిశేషులు విజయరామరాజు వంటి రాజు పాలించే వారు వాళ్ళు చాలా ఘనంగా అద్భుతంగా పాలించేవారు వాళ్ళ పాలనలో చాలా ప్రాముఖ్యతమైనవి చాలానే ఉన్నాయి మనకి విజయనగరంలో కోట ఉంది దానితో పాటు మానస ట్రస్ట్ ప్రస్తుతం నడుపుతున్నారు వాళ్ళ యొక్క వారసులు విజయనగరంలో ప్రాముఖ్యత ఆ దేవాలయాలు ఉన్నాయి నెక్స్ట్ విజయనగరం జిల్లా అభివృద్ధిలో చాలా ముందు ఉంది ఎందుకంటే మనకి పురాతనమైన రాజులు పరిపాలన వల్ల ఇప్పటికి విజయనగరం రాజుల గురించి చెప్పుకుంటారు విజయనగరం జిల్లా చాలా ప్రాముఖ్యతమైనది